మాకు కుళాయి నీళ్ళు వస్తాయి అవి రోజు మాకు పొద్దున సాయంత్రం రెండు పూటలు వస్తాయి మేము రోజు లేచి నీళ్ళను పట్టుకోవడానికి వెళ్తాము నేను తాగడానికి స్నానం చెయ్యడానికి అవే వాడతాము అవి రుచికరంగా ఉంటాయి శుభ్రంగా ఉంటాయి వాడడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మాకు అనారోగ్యంగా కూడా ఉండదు మాకు మంచి రుచిగా అవి ఉంటాయి అవి కాక మేము వేరేవి తాగితే మాకు జలుబు చేస్తుంది అవి చాలా బాగుంటాయి